హలో ఇది భవాని స్టేషనరీ షాప్ నుండి మాట్లాడేది నేను నా మా ఫ్రెండ్ది బర్త్డే ఉంది నాకు కొన్ని కలర్ పేపర్స్ పెన్సు గ్రీటింగ్ కార్డ్స్ కావాలి మీ షాప్లో ఉన్నాయా నాకు వాటి ప్రైస్ చెప్తారా నాకు కొంచెం డిమాండ్ ఉన్నది కావాలి అంటే వెయ్యి రూపాయలది కానీ లేదంటే హండ్రెడ్ రూపీస్ది కానీ అలాంటివి పెన్స్ కావాలి అన్నమాట అంటే బర్త్డేకి ఇస్తున్నాను కలర్ పేపర్స్ ఉన్నాయా

నాకు కొన్ని అన్నీ కలర్స్ మిక్స్ ఉన్నవి కావాలండి నాకు ఒక బంచ్ కావాలి పేపర్స్ నాకు కలర్ పేపర్స్ది ప్రైస్ చెప్తారా ఫైవ్ రుపీస్ ఉందా

ఓకే గ్రీటింగ్ కార్డ్స్ నాకు నాకు బర్త్డేది కావాలండి ఓకే నాకు కొంచెం దానిది కూడా రేట్ చెప్పండి నాకు నాకు టోటల్ ఎంత అవుతుందో చెప్తే నాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా నేను ఇన్నిగనం తీసుకుంటున్నాను ఐటమ్స్ ఫిక్స్డ్ ప్రైసెసా అండి అన్ అందుకని కదండి మీకు కాల్ చేసాను వేరే స్టేషనరీకి కాల్ చేయకుండా కొంచెం డిస్కౌంట్ ఇప్పించండి కొద్దిగా తెలుసండి అన్నీ తెలుసుకునే కాల్ చేసాను ఓకే అండి సరే మీరు చెప్పిన రేట్కు నేను ఇస్తాను ఓకే మరి డెలివరీ ఇస్తారా లేదా ఓకే డెలివరీ చేస్తారా మీరు ఓకే అండి ఓకే డెలివరీ చేస్తాను అంటే పర్లేదు ఎందుకంటే నేను అక్కడి వరకు వచ్చి తీసుకోలేను అన్నమాట నేను దూరంగా ఉన్నాను కొంచెం లోకాలిటి ఇక్కడే అండి షాప్ది షాప్కి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది మేము ఇక్కడ నుండి అక్కడికి షిఫ్ట్ అయిపోయాం ముందు అక్కడే ఉండే వాళ్ళం అసలు

ఉందండి ఓకే అండి ఓకే చెప్తారా

ప్రైస్ ఏమన్న తీసుకుంటారా దానికి ఫాస్ట్ స్పీడ్ ఫాస్ట్కి మళ్ళీ ప్రైస్ తీసుకుంటారా ఎక్స్ట్రా మీరు ఏమన్న అలాంటివన్నీ చేయకండి ప్లీజ్ సరే అండి పర్లేదులేండి ఓకే అండి అయ్యో పర్లేదులేండి ఓకే పర్లేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ